హలో మేడమ్ చెప్పండి మేడమ్ మీ దగర అన్ని రకాల పాత్రలు ఉన్నాయా మేడం కాఫీ పెట్టుకునే ఓకే మేడం నాకు రోజు వాడటానికి స్టీల్ పాత్రలు కావాలి మేడం మీ దగ్గర మంచి క్వాలిటీ ఉన్నాయా మేడం పాత్రలు స్టీల్ పాత్రలు మేడం స్టీల్ పాత్రలు ఆరోగ్యానికి ఏమి హాని చేయవా మేడం మంచిదేనా స్టీల్ పాత్రలు మేడం నాన్స్టిక్ పాన్ పాన్ నాన్స్టిక్ పాత్రలు కూడా ఉన్నాయా

మీరు రేట్లు ఏమన్నా తగ్గించగలరాా మేడం పాత్రల పైన ఇంకా కొంచెం డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చేటట్టు లేదా మేడం మరి సరే మేడం నాకు ఒక స్టీల్ కుక్కర్ నాన్స్టిక్ ఫ్యాను మరియు రాగి పాత్రలు కూడా కావాలి మేడం దానిపైన ఏమన్నా తగ్గింపు చేయగలరాా మేడం సరే మేడం నేను అడిగిన పాత్రలు నేను అడిగిన కుక్కరు నాన్స్టిక్ ఫ్యాన్ రాగి పాత్రలు ఇవ్వండి మేడం నాకు ధన్యవాదాలు మేడం ఓకే మేడం డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి మళ్లీ ఇంకొకసారి మీ షాప్కి ఖచ్చితంగా వస్తాం మేడం ఓకే ధన్యవాదాలు మేడం